నేను చిన్నపట్నుంచి కూడా నాకు మా టీచర్స్ స్కూల్ లో యోగా నేర్పించారు దీని వలన ఆరోగ్యంగా ఉండవచ్చు అదే విధముగా అన్ని రకాల ఆరోగ్య సమస్యలను కూడా మనము ఎదురుకొనవచ్చు ముఖ్యంగా ఉపితిత్తుల సమస్య గుండెని గుండెకి సంబంధించిన సమస్యలు మనము ఎదురుకోవచ్చు అందుకు గాను యోగా చేసినప్పుడు ప్రతి రోజు కూడా ధ్యానం చేయించేవారు నేను కూడా ఎక్కువుగా ధ్యానం చేయటానికి ఇష్టపడే వాడిని అదే విధముగా యోగా చేయటం వలన శరీరిక పెరుగుదల ముఖ్యంగా మానసిక పెరుగుదల అనేది ఎక్కువగా మనకు పెరుగుతుంది మన మానసిక స్థితి మనము కంట్రోల్ చేసుకొని మన ఆలోచన విధానాన్ని మనం మన కంట్రోల్ ల్లో పెట్టుకోవచ్చు అదే విధంగా మనకి పని వల్ల వచ్చే ఒత్తిడి కానీ ఇంట్లోని సమస్యల వల్ల వచ్చే ఒత్తిడి కానీ యోగా చేయటం వల్ల మన పైన ఉన్న ఒత్తిడి అనేది తగ్గుతుంది మనకు చాలా రిలీఫ్ గా ఉంటుంది అందుకు కాను మనము యోగా చేయటం అనేది అభిరుచిగా మార్చుకోవటం మంచిది నేను ఇన్ని రకాల ప్రయోజనాలు ఉండటం వలన నేను యోగాని అభిరుచిగా మార్చుకొని ప్రతిరోజు చేస్తున్నాను